చెప్పండి మేడమ్ హలో చెప్పండి మేడమ్ అవునండి మా బ్రాండ్ వచ్చి ఇండిగో ప్రే పెయింట్స్ అండి మా దగ్గర వచ్చి కొన్ని కలర్స్ ఉన్నాయండి ఎల్లో అంటే పసుపు కలర్లాగా ఎరుపు కలరు ఇంకా తెల్ల కలరు ఇంకా పచ్చ కలరు ఇలాంటి కలర్స్ ఉన్నాయండి మీ అంటే మీకు మీరు మీకు ఎలాంటి కలర్లు కావాలో మాకు చెప్తే మేము చూసి చెప్తాం అండి అంటే చాలా అన్ని రకాలుగా ఉన్నాయండి మా దగ్గర అయితే మీరు ఒక నాకు లిస్ట్ ఇట్లా ఒక రకమైన లిస్ట్ పంపితే నేను అన్ని చెప్తాను అండి అన్ని ఉన్నాయండి మంచి బ్రాండ్ కూడా మాది ఇండిగో అసలు మీరు మీ గోడలు గోడలకి రంగు వేస్తే అసలు పోనే పోదండి మళ్ళా ఐదు సంవత్సరాలు దాకా అట్లనే ఉంటుంది అండి అవునండి అంటే మీ అంటే మీకు ఒకవేళ మీకు ఇంటికి కలర్ వేయాలన్న కూడా మా వాళ్ళని పంపిస్తాం మీతో మా మీ ఇంటికి మా వాళ్ళతో కలర్లు వేపిస్తానండి ఇప్పుడు డిస్కౌంట్ కూడా ఉందండి ఫిఫ్టీ పర్సెంట్ చెప్తాము కాకపోతే మీరు ఎలా ఎ ఎన్ని రకా ఎన్ని రకాల కలర్స్ కావాలి ఏమేమి కావాలో చెప్తే నేను అన్ని మీకు చెప్తాను అండి తర్వాత